ఈ మధ్యకాలంలో నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఒక ట్రిప్పుకి వెళ్ళుండే అది వికారాబాద్ రోడ్లో ఉన్న అనంతగిరి హిల్స్ అక్కడ ప్రకృతి చూడడానికి ఎంతో చక్కగా అందంగా ఉంటుంది అక్కడ పరిసరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి నేను మా స్నేహితులతో కలిసి అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాను అక్కడ కొండలు గుట్టలు ఎక్కడ చూసినా పచ్చదనం చెట్లు చేమలు చిన్నచిన్న పూల మొక్కలు

అందంగా ఆనందంగా ఉంటాము అక్కడ నైట్ పూట వస చేయడానికి క్యాంపింగ్ కూడా వేసుకోవచ్చు గుడారాలు టెంట్లు లాంటివి వేసుకోవచ్చు మరియు మంటలు పెట్టుకుని ఆటపాటలు ఆడుకోవచ్చు డాన్స్ చేయచ్చు ఆహారం తినవచ్చు ఇంకా మరియు ఫ్యామిలీతో వెళితే అంతకన్నా ప్రశాంతమైన చోటు మన ఫ్యామిలీ వాళ్ళకు ఇంకొకటి ఉండదని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ వంట వండుకోవచ్చు ప్రశాంతంగా

అక్కడ చాలా అందాలు ఉన్నాయి అక్కడికి వెళితే మనల్ను మనం మరచిపోతాము మరియు అలాగే వస్తున్నప్పుడు మేము మధ్యలో ఒక వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్ళిండే అక్కడ ఎంత బాగుందంటే ఆ వాటర్ఫాల్స్ చూడ చక్కగా పైనుంచి ఇట్లా కొండల పైనుంచి నీళ్ళు ఇట్లా దుముకుతుంటే మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం పొగలు వ్యాపించాయి అవి అక్కడ ఆ వాటర్ అవచ్చు పడుతుంటే అక్కడ నుంచి ఆ వాటర్ చినుకులు వచ్చి మీద జల్ జల్ జల్ జల్ అని చిన్న చిన్న తుంపర్లుగా పడుతున్నాయి ఆ పక్కన్న ఎంతో కమ్మటి అయిన చేపలు కాలుస్తున్నారు ఆ చేపలు అమ్మేవారు ఆ చేపల వాసనకి మాకు ఒక్కసారిగా ముక్కు వాసన వచ్చి గుంజేసింది మమ్మల్ని అటు సైడ్కి అక్కడికి వెళ్ళి ఆ చే రుచికరమైన చేపలను తింటు ఆ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తు మేము మా స్నేహితులతో ఎన్నో ఫోటోలు దిగి